జీవితంలో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం ప్రతి మనిషికి చదువు మీదనే ధ్యాస ఉండాలంటే ఆటలన్నీ పడిపోతాయి సో ఒక మనిషికి చదువు ఇష్టం ఉండ వచ్చు ఆట ఇష్టం ఉండ వచ్చు చదువు వల్ల జ్ఞానం మైండ్ అంతా బాగుంటే ఆట వల్ల శరీరం మెంటల్లీ మైండ్లో కూడా మంచిగా ఉంటుంది ఆ ఎక్కువ ఆడటంవల్ల శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎక్కువకాలం బతకచ బ్రతికే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఆడితే వయసు అయ్యే కొద్ది అలసట రాదు మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వావ్ ఓల్డ్ వయసులో వచ్చే వ్యాధులు ఏమి రావు ఆటలవల్ల చాలానే ఉన్నాయి మన భారతదేశంలో ఆటలని ప్రోత్సహించడానికి ఎం చెయ్యాలి అంటే చదువుని ఎంతలాగా ప్రతి ఒక్కరు చూస్తున్నారో ఆటలని కూడా అందరూ అలాగే చూడాలి చదువుని ఆటలని సమానంగా చూస్తే భారతదేశంలో కూడా చాలామంది అవకాశాలు పెరుగుతాయి అవకాశాలు పెరిగితే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉండరు అందరూ ఉద్యోగస్తులుగానే ఉంటారు ఆటలు పెంచాలి ఆటలు పెంచితే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు